నేను ఒక రోజు హెర్బల్ హెయిర్ కొన్నాను హెర్బల్ హెయిర్ ఆయిల్ కొన్నప్పుడు రోజు అది బాగా పనిచేస్తుందనే అనుకున్నాను కానీ మరికొన్ని రోజుల్లో తలది కొంచెం కొంచెంగా తల ఒక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వెంట్రుకలు అలా రాలిపోతున్నాయి కాబట్టి నేను అది మంచిది కాదు అని అనుకున్నాను కాకపోతే మళ్ళీ అదే కొని మళ్ళీ అదే రాయడం వల్ల తల వెంట్రుకలు స్ట్రాంగ్గా ఉండి మరి మరీ ఎక్కువగా అతి కాలంగా గట్టిగా తల ఒత్తిడి ఒత్తిడిలో అయింది ఒత్తిడిలు ఐంది అయింది కాబట్టి నేను హెర్బల్ హెరాయిల్ని ఇలా కొన్నప్పుడు నేను ఇది పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇది ఈ ప్రొడక్ట్ని నేను చెప్పగలుగుతాను అలాగే లక్స్ సబ్బు వాడినప్పుడు మాకు ఎన్నో మచ్చలు దురదలు వచ్చినాయి అలాగే సంతూర్ సబ్బు వాడినప్పుడు మాకు అది ఎంతగానో ఉపయోగపడింది దాన్ని కూడా నేను ఆ ప్రోడక్ట్ని కూడా పాజిటివ్ ప్రోడక్ట్ క్రింద వాడు అని చెప్తాను ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ నాకు ఎంతగానో ఇష్టమైన ప్రొడక్ట్స్